మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క మతాలు ఉన్నారు మా ఊర్లో కూడా అనేక మతాలు వారు కలిసి ఉన్నారు వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంత క్రియలు జరుపుకుంటారు అందులో హిందువులు మాత్రం ముందుగా పూజలు చేసి మరియు ఇంటినించి కాంచి ఎత్తుకొనిపోతారు మరియు క్రిస్టియన్స్ అనేవారు చర్చి కి తీసుకువెళ్లి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి వారికి వారి ఆత్మకి ప్రశాంతత కలిగించే వారిని తీసుకువెళ్తారు మరియు ముస్లిం సోదరులు వారు మసీదులోకి తీసుకువెళ్లి అక్కడ నమాజులు చదివి వారి ఆత్మకు శాంతి కలిగేలా నమాజులు చదివి వారిని అంతక్రియలకు ఆహ్వానించి ఎత్తుకు వెళ్ళి వారి యొక్క అంతక్రియలు చేస్తారు దీనికి ఎంతో నాకు ఆనందంగా ఎందుకు అనగా ఒకరి మతం ఇంకొకరు మేము ఆచరిస్తాము ఒకరిని మనం తక్కువ చేయం దానికి మా ఊర్లో భిన్నమైన అభిప్రాయం ఉంది అందరూ కలిసిమెలిసి ఉంటారు